హలో సార్ హలో సార్ నేను రవీందర్ అని మాది ఇక్కడ గోదారి ప్రాంతంలో ఉంటున్నాం సార్ అయితే బ్యాంకుకి సంబంధించి కొన్ని తెలుసుకోవడానికి కోసం మీకు కాల్ చేశాను సార్ అయితే బ్యాంకులో సర్వీసెస్ అవైలబుల్లో ఏమన్నా ఉన్నాయా సార్ అంటే దేని ఏది ఏంటి అని మాకు తెలియదు సార్ కొంచెం చెప్పగలుగుతారా చెప్పండి సార్ మొబైల్ బ్యాంకింగ్ గురించి

అవును సార్ అర్థమైంది సార్ కాదు సార్ అయితే ఇప్పుడు నేను మొబైల్లో నుంచి డబ్బులు కొడితే వేరే వాళ్ళు ఎవరికి మద్యలో తీసుకుంటారు అని అంటారు కాదా సర్ అట్లా తీసుకుంటారా సార్ నిజంగనే అవునా సార్ సార్ మరి ఏటిఎమ్లో డబ్బులు అది ఎట్లా తీసుకుంటారు సార్ అవునా సార్ మరి ఇది కూడా నమ్మొచ్చా సార్ ఇది అంటే ఎవరు పెడితే వాళ్ళు నా ఏటీఎం కార్డు కింద పడిపోతే ఎవరికైనా దొరికితే తీసుకుంటారు కదా సార్ అట్లా తెలుసు సార్ బ్యాంక్ ఇక్కడనే దగ్గరనే మనకు సరే సార్ త్యాంక్ యు ఈ దీనికోసం త్యాంక్ యు సార్